ఆడవారు ప్రతిరోజు ఎదుర్కునే సవాళ్ళు అనేకం ఉన్నాయి కొన్ని ఏమిటంటే లైంగిక వేధింపులు భారతదేశంలో లైంగిక వేధింపులు చాలా సాధారణంగా కనిపిస్తాయి పాఠశాలలు కాలేజీలు ఉద్యోగాల్లో ప్రజా రవాణాలో ఇంట్లో మరియు ఇతర ప్రదేశాలలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు హింస భారతదేశంలో మహిళలపై హింస ఒక పెద్ద సమస్య భార్య హత్ హత్యలు హత్యాచారాలు బాల్య వివాహాలు మానబంగాలు ఇతర రకాల హింసలకు మహిళలు గురవుతున్నారు సమాన అవకాశాల కొరత భారతదేశంలో మహిళలకు ఉద్యోగాలు విద్యా రాజకీయాలలో సమాన అవకాశాలు లేవు చాలా మంది మహిళలు తక్కువ జీతంతో తక్కువ స్థాయి పదవులలో పని చేస్తున్నారు విద్యలో పురుషల కంటే మహిళలకు తక్కువ అవకాశాలు ఉన్నాయి రాజకీయాలలో భారతదేశంలో మహిళల ప్రాతినిథ్యం తక్కువగా ఉంది ఇన్ని యేళ్ళలో భారతీయ సమాజంలో ఆడవారి పాత్ర కొంత మారింది పాఠశాలలు కాలేజీలు ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరిగింది భారతదేశంలో మహిళల రాజకీయ ప్రాతినిథ్యం కూడా పెరిగింది అయితే మహిళలకు ఇంకా ఎన్నో సవాళ్ళు ఉన్నాయి భారతదేశంలో ఆడవారు సురక్షితంగా లేరని చెప్పడం కష్టం లైంగిక వేధింపులు హింస సమాన అవకాశాల కొరత వంటి సవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి అయితే ఈ సవాళ్ళను ఎదుర్కోడానికి ప్రభుత్వం సమాజం కృషి చేస్తున్నాయి ఉద్యోగాలలో విద్యలో మహిళలకు సమాన అవకాశాలు కలిపించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది స్త్రీలకు శిక్షణా ఆర్థిక సహాయం మొదలైనవి అందిస్తున్నారు లైంగిక వేధింపులు హింస వంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సమాజం కూడా కృషి చేస్తున్నాయి ఈ సమస్యలపై అవగాహన కలిపించడానికి చట్టాలు రూపొందించడానికి పోలీసులలోను బలపరచడానికి చర్యలు తీసుకుంటున్నారు భారతదేశంలో ఆడవారి పరిస్థితిని మెరుగుపరచడానికి ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి అందుకు ప్రభుత్వం సమాజం కలిసి కృషి చెయ్యాలి